తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు నాలుగు లక్షల నలపై నాలుగు వేల నాలుగు వందల నలపై నాలుగు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు